ఏం అప్లయ్ చేస్తున్నారు దానికి మీ బర్త్ సర్టిఫికెట్ ఉందా మరి నౌ ఏ డేస్ ఏదైనా అప్లయ్ చేయాలన్నా కూడా మన బర్త్ సర్టిఫికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇఫ్ ఆధార్ కార్డుకైనా ఓటర్ ఐడికైనా పాన్ కార్డుకైనా ఎనీ అప్లికేషన్ త్రూ గవర్నమెంట్ వచ్చే వాటికి అన్నింటికీ కూడా మన బర్త్ సర్టిఫికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ దట్ మనమే ఏజ్ అనేది కాలిక్యులేట్ చేసుకుని ఉంటుంది కదా సో అందుకోసమని బర్త్ సర్టిఫికెట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ దానిపైన మన డేట్ అఫ్ బర్త్ మళ్ళీ ప్లేస్ అఫ్ బర్త్ కూడా ఉంటుంది కదా అందుకోసమని ఏదైనా గవర్నమెంట్కి సంబంధించింది అప్లయ్ చేయాలన్నా లైక్ ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి కానీ పాన్ కార్డ్ కానీ ఏవి అప్లయ్ చేయాలన్నా కూడా దాని పైన కంపల్సరీగా డేట్ అఫ్ బర్త్ అనేది ఉంటుంది సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ అనేది రిజిస్టర్ చేయించుకొని ఉండాలి ఇప్పుడు అప్లయ్ చేసే ప్రతి ఒక దానికి ముఖ్యంగా డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు దానికి అప్లయ్ చేసుకున్నావా అసలు నీ దగ్గర బర్త్ సర్టిఫికెట్ అనేది ఉందా ఒకవేళ లేదంటే చెప్పు నాకు తెలుసు ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో కావాలంటే నేను నీకు హెల్ప్ కూడా చేస్తాను వెళదామా బర్త్ సర్టిఫికెటు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఓకే